హాయ్ కవిత నేను ఆన్లైన్లో స్మార్ట్ వాచ్ తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్న చాలా వాచ్లలో ఏది తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు నాకు సిఫార్సు ఇస్తావు అని ఇలా నీ దగ్గరకు వచ్చాను నాకు రెండు వేలలో ఒక మంచి వాచ్ కావాలి అలాగే నాకు ఛార్జింగ్ చాలా సేపు ఆగాలి అలాగే నాకు రియల్మీ లేదా బోట్ కంపెనీ వాచ్ కావాలి నాకు ఒక మంచి వాచ్ సిఫార్సు ఇస్తావు అనుకుంటున్నాను